హలో ఎవరండీ అవును మేడం అవును మేడం కాబ్ డ్రైవరే మేడాం మేడం మేడం తెలుసు మీరు బుక్ చేసారు మేడం కొద్దిగా ఇక్కడ వర్షం కారణం వర్షాల కారణంగా కొద్దిగా లేటయింది మేడమ్ వర్షాల కారణంగా కొంచెం నెల్లూరులో ట్రాఫిక్ లేటయింది మేడం మీరెక్కడున్నారు మేడం ఇప్పుడు ఏది ఆత్మకురా మాములు పాత బస్ స్టాండా మేడం అదే అదే మేడం నెల్లూరులో ఈరోజు వర్షం ఫుల్లు వర్షం మేడం కొద్దిగా ట్రాఫిక్ ప్రాబ్లెమ్ ఇదో వచ్చేసా టూ మినట్స్ ఒక ఫైమినట్స్లో వస్తాను మేడం మీ దగ్గరకి హలో మేడం అదే అదే మేడం సూ నెల్లూరు నుంచి సూళూరుపేట చంగాళమ్మ గుడికాడికి అవును మేడం అదే అదే అదే అదే అదే లేండి త్వరగా వస్తాం మేము వస్తాం అది మీటరు అది మీటరు కాబ్ అండి కాబ్ బుక్ చేసుకొబట్టి వస్తుంది మేడం అది వస్తాను మేడం ఫైవ్ మినట్స్లో వస్తాను మేడం వర్షం

దాదాపూ తొంభై దాదాపు నూట నలభై నూటాభై కిలోమీటర్లొస్తుంది మేడం అది నెల్లూరు చంగాళమ్మ గుడికంటే అదే మేడం దాదాపు ఒక మూడు మూడున్నర వెయ్యవుతుంది మేడం రెంటు అదే మీరు అప్ అన్ డౌనా మేం వదిలే మిమ్మల్ని అక్కడ డ్రాప్ చేసి రావాలా మేడం అంటే తీసుకుపోయి వదిలేసొచ్చేయాలా మళ్ళీ తీసుకుని రావాల్నా అంటే వెయిటింగ్ ఛార్జీ ఉంటుంది మేడం అక్కడ మీరు లేట్ చేసారనుకో దానికి గంటకింతని వెయిటింగ్ ఛార్జ్ ఉంటుంది కదా మళ్ళా అదే అదే వెయిటింగ్ ఛార్జెస్ గంటకింతని ఉంటుంది డ్రాపింగ్ అంటే మూడున్నరవెయ్యా మళ్ళీ రిటర్న్ అంటే కూడా సేమ్ అంతే కానక్కడ వెయిటింగ్ ఛార్జీ ఉంటే వెయిటింగ్ ఉంటే వెయిటింగ్ ఛార్జీ ఉంటుంది మేడం గంటుంటే రెండు గంటలుంటే మూడు గంటలుంటే గంటకి అదే అదే మేడం వస్తా మేడం రెండు రెండు నిమిషాల్లో వచ్చేస్తా వచ్చేస్తా దగ్గరికి వచ్చేసాను మేడం రైల్వే గేట్ కాడున్నాము వస్తూవున్నా వస్తూవున్నా మేడం హలో వస్తున్నా వస్తున్నా ఓకే ఓకే మేడం ఓకే మేడం ఓకే థ్యాంక్ యూ మేడం ఓకే మేడం ఓకే మేడం